చేసే సమయంలో నేను సహజంగా అనేక మైళ్ళకు ప్రయాణి ప్రయాణిస్తాను ప్రకృతి సౌందర్యంతో మాట్లాడడం మరియు మిత్రులతో పంచుకోవడం చాలా ఆనందకరంగా ఉంటుంది పర్వతాల శృంగారాల్లో పారిపోవడాలు నదులు అక్కడ ఆనందించడం సంజీవి కూడా అనేక అంశాలు మరియు వ్యక్తిగత జీవితాన్ని నిర్వహించుకోవడంలో నేను వృత్తి జీవితాన్ని అలంకరిస్తాను అనుభవాలను చేయటం సంబంధాలను రూపొందించడం మరియు విద్యా విద్యను గ్రహించడం అంతే నా అనుభవాలను షేర్ చేస్తాను సాధారణంగా వ్యక్తిగత జీవితాల్లో అనుభవాలు చాలా అంగీకరించడంలో చాలా ఆనందం ఉంటుంది ఇంకా హై హైకింగ్ లేదా ట్రెక్కింగ్ అనుభవంలో ఒక జీవితం దాగి ఉంటుంది ఎందుకంటే అలా ట్రెక్కింగ్ చేయడం వల్ల మన శరీరానికి ఒక మనస్ఫూర్తి లభిస్తుంది అలా మన పనులన్నీ అలా వదిలేసి ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడున్న ప్రకృతిని ఎంజాయ్ చేయడం వల్ల మనకు చాలా బాగా అనిపిస్తుంది స్ట్రెస్ అనే పదాన్ని దగ్గర రాకుండా చూసుకుంటుంది ఇలాంటివి చేయడం వల్ల మన శరీరానికి కాకుండా మెంటల్గా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇలానే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళడం

అరకు అరకుకి వెళ్ళాను దానికి చాలా బాగా అనిపించింది కానీ నేను చదువుకునే సమయంలో కూడా అటు వెళ్ళాను మా కుటుంబ సభ్యులు నన్ను ఏమీ అనుకుండా నన్ను చాలా ఎంకరేజ్ చేసారు ఎందుకంటే ట్రెక్కింగ్ చేయడం వల్ల మన మనసుకే కాకుండా మన శరీరాన్ని కూడా గొప్ప అనుభూతి కలుగుతుంది మన మనము చాలా మరింత ఉల్లాసకరంగా మరియు మరింత ఉత్సాహంగా ఉంటాము దీనివల్ల ఎన్నో రకాల రోగాలు నయమవడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఇది ఇలానే కాకుండా ఒక్కరిగా కాకుండా ఇంకా మిత్రులతో కలిసి వెళితే చాలా అనుభూతి కలుగుతుంది ఆనందంగా ఉంటారు ఈ మన దేశంలో ప్రదేశాలు చాలా ఉన్నాయి ట్రెక్కింగ్కి అలవాటు పడిన జీవితాలు ఏం అసలు వదులుకోబుద్దే భారతదేశంలో ఉండే అన్ని ప్రదేశాలను చూడాలనుకుంటారు మరీ ముఖ్యంగానూ ఏదైనా జాబ్ చేస్తుంటే ఎక్కువగా వీకెండ్స్ వచ్చిన టైంలో మన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంటుంది ముందుగా మనం ఎక్కువగా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏ టైంలో ఏది చేయాలి ఏ టైంలో ఎప్పుడు విజిట్ చేయాలవి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి బయట ప్రకృతిని బట్టి వెదర్ ఎలా ఉంది ఎలా ఎప్పుడు ఎలా చేయాలి మన స్నేహితుల టైంని బట్టి మనము మనం అన్నీ సృష్టించుకోవాలి అన్నీ ఒక టైంలో సెట్ అయితే అప్పుడు ఫెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎం ఎంజాయ్ చేయడం బెటర్ ఎందుకంటే అందరూ ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రావడం అనేది అది ఒక గొప్ప ఫీల్ ఎందరో మందికి కూడా రాదు ఎందుకంటే కొన్ని టైమింగ్ వల్ల ఎక్కువగా పని ఉండటం వల్ల ఫ్రెండ్స్తో బయటికి రాలేకపోవడం వల్ల చాలా మనస్పర్ధలు ఏర్పడతాయి లైఫ్ అంత చాలా ఇరిటేటింగ్ గాను మరియు ఎప్పుడూ లేని ఏదో ఒక స్ట్రెస్ ఉంటూనే ఉంటుంది మన నెమ్మది నెమ్మదిగా అనారోగ్యకరమైన విషయాలు వస్తాయి అనారోగ్యంగా ఉంటాము మన బాడీ ఎక్కువ సపోర్ట్ చేయదు సో ఇలాంటివి ఏమీ కాకుండా ట్రెక్కింగ్ చేయడం వల్ల మన మెంటల్గానే కాదు ఫిజికల్గా కూడా చాలా హెల్ప్ అవుతుంది మన బాడీ మంచిగా ఉం మంచిగా ఉంటుంది మన బ్రెయిన్ మంచిగా వర్క్ చేస్తుంది దీనికి నా ఉదాహారణే కారణం నేనూ నేను చదివేటప్పుడు ఎప్పుడు చాలా చదివేసరికి నాకు చాలా కనులు నొయ్యడం గానూ అలా అనిపిస్తుంది మరి చాదస్తం గాను అనిపిస్తుంది నేను అలా బుక్స్ ప్రక్కకు పెట్టి ఒక బయటికి ఒక గంటసేపు అలా వెళ్ళి ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ పక్షులను చూస్తూ చెట్లను చూస్తూ నదులను చూస్తూ ఎంజాయ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది మరియు ఒక ఎన్నో క్రొత్త క్రొత్త విషయాలు తెలిసినట్టు అనిపిస్తుంది మళ్ళీ వచ్చి చూస్తే ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నీ చదవబుద్ధి అవుతుంది సో ట్రెక్కింగ్ అండ్ ఈ హైకింగ్ వల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి